హలో నమస్కారం అండీ ఏం చూడాలనుకుంటున్నారండి మీరు ఆంధ్రప్రదేశ్ మేం చెప్తామండి ఆంధ్రప్రదేశ్లో ఏమేమి రకమైనవి ఉంటాయో అని చెప్తామండి మీరు ఆంధ్ర ఆంధ్ర ప్రదేశ్లో వివిధ రకాలు ఉంటాయండి ఎక్కువగా అందరూ విజయవాడలో కనకదుర్గమ్మ గుడి ఉంటుంది ఇంకా అక్కడ అమరావతి ఉంటుంది విజయవాడకి కొంచెం దూరం వెళ్తే ఇంకా మీకు ప్రకాశం బ్యారేజ్ ఉంటుందండి ఇంకా మీరు అక్కడ చూస్తే మనం విజయవాడకి కొంచెం దూరం వెళ్తే కొండపల్లి కిల్లా ఉంటుందండి అక్కడ పురాతనమైన శిల్పాలు అవన్నీ ఉంటాయండి ఇంకా మీకు ఆంధ్ర ప్రదేశ్లో సముద్రాలు ఉంటాయండి వివిధ రకాల సుముద్రాలు ఆ మెము ఆ మెము మీకు అన్ని సౌకర్యాలు ఏర్పాటు చేస్తామండి మీరు వెళ్ళే రవాణా ప్రయాణం కూడా ఎలా చెయ్యాలో చెప్తాము మాతో మీతో పాటు ఒక మనిషిని కూడా పంపిస్తాం మేము ఇంకా వివిధ రకాల సముద్రాలు ఉంటాయండి విశాఖపట్నం సముద్రము కాకినాడ సముద్రము మచిలీపట్నం సముద్రము ఇంకా విశాఖపట్నంలోనే ఇంకా వివిధ రకాలు ఉంటాయండి ఆ ఉంటాయండి మేం మీకు అన్ని వివరాలు చెప్తాము ఇంకా మీకు అందరు ఇష్టంగా తిరుపతి వెళ్తూ ఉంటారండి అక్కడ వెంకటేశ్వర స్వామి గుడి ఉంటుంది అందరూ ఇష్టంగా అక్కడ దర్శించుకోవడానికి వెళ్తారండి పర్యాటకులు ఆ అది మీరు ఎంచుకున్న ప్రదేశాలని బట్టి ఉంటుందండి మీరు దేనికి వెళ్దామంటే ఒక్కోక్క దానికి ఒక్కొక్కటి ఉంటుందండి ఇప్పుడు ముందుగా మీరు ఎక్కడికి వెళదాం అనుకుంటున్నారండి తప్పకుండానండి తీసుకెళ్తాను వెళ్దామా అండి సరేనండీ ధన్యవాదాలు అండి